యోగాలో ధ్యానం చేయడం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందులో ధ్యానం చేయడానికి మనం పద్మాసనం వేసుకోని చేస్తాము పద్మాసనం వేసుకొని చేయడం వల్ల మన దృష్టి అనేది పెం పెరుగుతుంది యోగా చేయడం వలన మనకి లాభాలు ఉంటాయి ఈ పద్మాసనం భంగిన భంగిమలో మనం యో ప్రాణాయమం చేసుకుంటే బాగుంటుంది ఈ ప్రాణాయామం ప్రాణాయామంకి సక్లం ముక్లం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు పద్మాసనం వేసుకొని చేసుకోవచ్చు ముద్రలు వేసుకొని చేసుకోవచ్చు కింద కూర్చొని చేసుకోవచ్చు ధ్యానం చేయడం వలన మన ఆలోచనా శక్తి పెరుగుతుంది ప్రశాంతంగా ఉండగలుగుతాము